పిల్లలు మరియు కొత్త తరానికి కలలు కనడంలో చేతి పనుల పట్ల ఆసక్తి కలిగించడంలో సమాజం భాగంగా కొంత సఫలమైందనిపిస్తుంది కానీ ఇంకా దూరం వెళ్లాల్సిన అవసరం ఉంది ఆధునిక విద్యా విధానం ఎక్కువగా మార్కులు పరీక్షలు గణాంకాల పనే దృష్టి సారించడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత అనేది తగిన స్థానం కలిగించడం లోపిస్తుంది వారు కలలు కనాలంటే ఆ కళలను నెరవేర్చే స్వేచ్ఛ సాయం ప్రోత్సాహం అనేవి పిల్లలకి చాలా అవసరం ఒక సురక్షితమైన తప్పుడు భయాలు లేని వాతావరణంలోనే వారు కొత్తగా ఆలోచించగలుగుతారు చేతి పనులు ఉదాహరణకు డ్రాయింగ్ పెయింటింగ్ మట్టితో శిల్పాలు చేయడం సైన్స్ మోడల్స్ తయారు చేయడం ఇవి పిల్లల్లో చాలా ఊహాశక్తిని పెంచి అద్భుత సాధనాలను సాధించగలుగుతాయి కానీ ఇవి ఎక్కువగా స్కూల్లో సైడ్ యాక్టివిటీలుగా మిగిలిపోతున్నాయి కుటుంబం ఉపాధ్యాయులు సమాజం కలిసి పిల్లలకు స్ఫూర్తిదాయకమైన కథలు వినిపిస్తూ వాటిని అనుభవంలోకి తేవడం ద్వారా వాళ్లలో కళల పట్ల ప్రేమను వాటిని సాధించాలన తపన ఇంకా చాలా పెంచుతుంది వాళ్ళలో డాక్టర్ ఏ పీ జే క అబ్దుల్ కలాం వంటి మహానుభావుల జీవితాలు పిల్లలకు అద్భుతమైన ప్రేరణగా నిలిచి ఉంది పైగా టెక్నాలజీని సరి కొత్తగా ఉపయోగించి డిజిటల్ ఆర్ట్ కోడింగ్ వంటి రంగాల్లో చేతి పనుల ప్రాముఖ్యతను పెంచాలి పిల్లలలో ఆ సమాజం ఇప్పటి వరకు ఈ మార్గంలో కొంత ప్రయాణం చేసింది కానీ నిజమైన మార్పు రావాలంటే పిల్లలు పిల్లల కలల పట్ల గౌరవం హ్యాండ్ ఆన్ లర్నింగ్ పట్ల స్పష్టమైన విధానాలు అవసరం